రైతులుగా మేమైతే కొన్నికొన్ని సమస్యలు ఎదుర్కొంటాము అందులో ఏమిటంటే ముఖ్యంగా పాడిపంట అనేది మాకు ఉందన్నమాట అంటే డైరీకి డైలీ పాలు వేయడం ఇదేంటంటే మాకు పశువుల్ని చూసుకోవటానికి కొంచెం మంది లేబర్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే వచ్చి వాటిని క్లీన్ చేయడానికి మాత్రమే వాటికి దాణా అది పెట్టడానికి ఇందులో ఏంటంటే ఇబ్బందులు అనేవి వీటికి త్వరగా ఏంటంటే మనం పట్టించుకోకపోతే రోగాలవి వచ్చేస్తూ ఉంటాయి మనకి ఎన్ని లీటర్లు పాలిచ్చే పశువైనా సరే వాటికి రోగాలు రావటం వల్ల పాలు అనేది ఇవ్వటం మానేస్తు ఉంటుందన్నమాట దీన్ని డాక్టర్కి కూడా చూపించటం జరుగుతూ ఉంటుంది అలాగే వీటిని మేము పంచేటప్పుడైతే వీటికి దోమలు కుట్టేయడము అక్కడ ఏంటంటే రోగాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి వీటిని సంరక్షించుకోవటానికి చాలా ఇబ్బందులనేవి పడే వాళ్ళం అండి అలాగే మాకు కోళ్ళ పెంపకం అనేది కూడా ఉంటుంది ఇవి సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే వేడికి తట్టుకోలేక చాలా కోళ్లు అనేవి జబ్బున పడి చనిపోవటం జరుగుతు ఉంటుంది వీటిని మనం సంరక్షించటానికి కొన్ని కొన్ని రకాల కూలర్లు అనేవి కూడా ఏర్పాటు చేయడటమనేది ఇక్కడ జరిగింది అలాగే వీటికి ప్రభుత్వం తరపునుంచి ఆర్థిక సహాయం కూడా ఉంటే అంటే చాలా మట్టుకు ఉన్నాయి అంటే కొంతమట్టుకు మనకి ఆర్థిక సహాయమనేది కొంచెం త్వరగా రావడం వల్ల మనకి ఇబ్బందులనేవి తక్కువగా ఉంటాయి అలాగే మేము బయటకి వెళ్ళినప్పుడు అయితే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే గ్యారెంటీగా ఉండాల్సి వస్తుందండి లేదు మేమందరము వెళ్ళాలనుకుంటే కనుక మాకు కొంచెం పనికి సహకరించే వాళ్ళనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు నమ్మకస్థులకు వీళ్ళను ఈ పశువులను అప్పగించటం జరుగుతు ఉంటుంది వాళ్ళకు మాకన్నా ఎక్కువగా వాళ్ళు బాగా చూసుకుంటారని నమ్మకం మాకు ఉంటుందండి